రవాణా వ్యవస్థలో భారతదేశం ఇప్పుడు చాలా ముందడుగులో ఉందండి అవునండి ఈ రోడ్డులో జాతీయ రహదారులవల్ల ఈ గ్రామీణరోడ్లు అవనీయండి హైవేలు అవనీయండి తర్వాత వన్ వేలో రింగురోడ్లు దానివల్ల రవాణా వ్యవస్థ చాలా ఈజీగా ఉందండి

ఆ చాలా బాగుంది సార్ రవాణా ఈ లారీలవనీయండి ట్రాఫిక్ ట్రాన్స్పోర్ట్ అలాగే బస్సులు గవర్నమెంట్ బస్సులు కానీ ప్రైవేట్ బస్సులు కానీ అలాగే రైలు మార్గాలు ఓడ రేవులు ఇవి అన్ని విధాలుగా రవాణా వ్యవస్థ బావుందండి అవునండి ట్రావెల్లింగ్స్ కూడా ఎక్కువ అయ్యాయి ట్రావెలింగ్ ఏజెన్సీలు కూడా ఎక్కువ అయ్యాయి ఆ ఆటోవాళ్ళు అవును సర్ క్యాబ్లు కూడా ఎక్కువగా ఉన్నాయి ఆ అంటే ప్రతి దేశంలో అన్ని రాష్ట్రాలు కలుపుతూ రహదారులు ఉన్నాయండి అదేవిధంగా మరీ రాష్ట్రాలు కలుపు గ్రామాలతో సహా అన్ని చోట్లకి రహదారులు ఉండటం వాళ్ళ ఆ రవాణా వ్యవస్థ మెరుగైందండి బాగా ఆ బాగుందండి అవును సార్ ట్రాన్స్పోర్ట్ వైపు మాత్రం బాగా అభివృద్ధి అయ్యిందండి